నేను ఇంటి నుండి పనిచేస్తున్నాను నా ఇంటర్నెట్ కనెక్షన్ డౌన్ అయినది అందువలన నేను నా మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి ఫోన్పే ద్వారా రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నాను దీని కొరకు జియో డేటా ప్యాక్ రెండు వందల తొమ్మిది రూపాయల రీఛార్జుతో ఇరవై రెండు రోజుల వరకు వేసుకోవాలనుకుంటున్నాను నా మొబైల్ నెంబరు తొమ్మిది మూడు తొమ్మిది నాలగు ఆరు రెండు ఏడు ఒకటి ఎనిమిది సున్నా